చెప్పండి ఏం కావాలి మీరు సరైన చోటుకే ఫోన్ చేసారు ఆంధ్రప్రదేశ్లోని తిరగడానికి చాలా మంచి ప్లేస్లు ఉన్నాయి ముందుగా మనం తిరుపతికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఇంకా మిగతా ప్రదేశాలు తిరగవచ్చు సో ముందుగా మనం మన ప్రయాణాన్ని తిరుపతి దగ్గర దేవుడి దర్శనంతో మొదలు పెట్టవచ్చు తరువాత అక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రిలో కొన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయి అవి కూడా చూడవచ్చు తరువాత విశాఖపట్నంకి వస్తే విశాఖపట్నంలో ఆర్కె బీచ్ కైలాసగిరి ఇలాగ మంచి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అవి ఇక్కడ ఎక్కువ మంది జనాలు తిరుగుతూ ఉంటారు వస్తూ పోతూ ఉంటారు అక్కడ నుంచి ఇంకా విశాఖపట్నం దగ్గరలో అరకు కూడా ఉంది అరకు ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందిన స్థలం అది భారతదేశం మొత్తములోనీ గుర్తింపు ఉంది మీరు ఎంత మంది వస్తున్నారు ఎన్ని రోజులు తిరగాలనుకుంటున్నారు మీకు వారం అంటున్నారు ఒక వ్యాన్ నలుగురు అయితే ఒక నలభై వేలు ఖర్చు అవుతుందండి ఓన్లీ బండికే ఇంక అదీ కాకుండా మీకు తిప్పడానికి అక్కడ గైడ్ కావాలన్నా లేదన్నా మీకు పెట్రోల్కి వీటికీ అన్నీ కలుపుకుంటే దాదాపు ఓక లక్ష రూపాయల దాకా అవుతుందండి అన్నీ కలిపి దీంట్లో లక్ష రూపాయల్లో మీకు ఒక ఉండ అంటే ఎక్కడైనా ఆగితే అక్కడ ఉండటానికి చోటూ అదే హోటల్ కానీ ఏదైనా బుక్ చేస్తారు మీకు తినడానికి దారిలో ఎక్కడైనా తినాలన్నా ఏమైనా అన్నీ దీంట్లోకే కలి కలిపేస్తారు సో మొత్తం కలిపి దాదాపు ఓక లక్ష రూపాయల దాకా అవుతుంది మీకు ఇంకేమైనా సందేశాలు సందేశాలు ఉన్నాయా ఇది మీరు ట్రిప్పు మొత్తం అయిన తరువాత మా యజమానితో మాట్లాడుకుంటే మీకు మేబీ ఒక ఇరవై వేలు తగ్గించ వచ్చు అంతకు మించి తగ్గించరండి అన్నీ చూపిస్తామండి మీరు సంకోచించక్కరలేదు సరేనండి మీకు మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ పంపిస్తే మీకు మేము అప్లికేషన్ పంపిస్తాం దాని ద్వారా మీరు సబ్మిట్ చేస్తే బుక్ అయిపోతుందండి